చెప్పండి మ్యామ్ ఆ ఓకే మ్యామ్ ఎవరిది మ్యామ్ యా ఎక్కడ మ్యామ్ ఏ ఊరు ఆ ఓకే మ్యామ్ ఆ ఓకే మ్యామ్ దానికి అంటే ఫ్లవర్స్ డెకరేషనా లేదా లైటింగ్ వర్కా మ్యామ్ ఓకే మ్యామ్ ఏ ఫ్లవర్స్ కావాలి మ్యామ్ దానికోసం ఏ డేట్స్లో కావాలి మ్యామ్ డేట్స్ ఏ డేట్స్లో కావాలి మ్యామ్ ఓకే మ్యామ్ ఏ ఫ్లవర్స్ కావాలి చెప్పండి నేను నోట్ చేసుకుంటాను ఓకే మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ ఇంకా స సరిపోతాయా మ్యామ్ ఇవి ఓకే మ్యామ్ ఇవన్నీ ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి తీసుకురావాలి మ్యామ్ ఓకే మ్యామ్ అది మరి అక్కడ ఏ డిజైన్ కావాలి అనేసి మీరు చెప్తారా మేము అక్కడ ఉంటారా మీరు ఓకే మ్యామ్ ఇంకా మ్యామ్ సర్కిల్గా లేదంటే స్క్వేర్ షేప్లో ఇలాంటివి ఏమన్నా కావాలా మ్యామ్ ఆ ఇంకా మ్యామ్ ఓకే మ్యామ్ సరే మ్యామ్ మీరు చెప్పినట్టే నేను మండపంకి డైరెక్ట్గా వచ్చి మీ దగ్గరలో గానే అవన్నీ చేస్తాం మ్యామ్ ఓకే మ్యామ్ ఉంటాను